ముఖ్యంగా మీడియా వాళ్ళు వార్తల కోసం తగినంత కవరేజ్ చేయటం లేదని అనుకుంటున్నాను ఎందుకంటే ఎప్పుడు ఇచ్చిన న్యూసే ఇచ్చి ఇచ్చిన న్యూసే ఇచ్చి ఎక్కడన్నా ఒకటి జరుగుతుంది అంటే దాని మీద ఫోకస్ ఎక్కువ పెట్టి రోజంతా అదే న్యూస్ చూపింస్తున్నారు కానీ ఎంతోమంది పేదవాళ్ళకి ఎంతో అన్యాయం జరుగుతుంది అండి అలాగే పొల్యూషన్ ఎక్కువై పోయింది ఎక్కడ పడితే అక్కడ చెత్తని పారబోసేస్తున్నారు గవర్నమెంటు ఎన్ని రకాల చర్యలు తీసుకున్నా ఈ చెత్త అనేది నివారించలేకపోతున్నారండి దీనివల్ల చాలా ఇబ్బందులు పడుతున్నారండి ఆ చెత్త ఎక్కడంటే అక్కడ డంపింగ్ చేయడం వల్ల ప్రజలకు చాలా ఇబ్బంది కలుగుతుంది అండి మునిసిపల్ సిబ్బంది కూడా చెత్తని ఎత్తలేక ఎక్కడ చెత్త అక్కడ మంట పెడుతున్నారు ఆ పొగ పీల్చడం వల్ల చాలామందికి శ్వాసకోశవ్యాధులు వచ్చి ఇబ్బందులు పడుతున్నారు అండి ముందు చెత్తను నివారించాలి ఇలాంటి విషయాలు మాత్రం కవరేజ్ చేయరండి ఎక్కడో మినిస్టర్కి గురించి ఏదో అయింది అని మినిస్టర్కి సంబంధించిన వాళ్ళకి ఏదో అయిందని ఇలాంటివి మాత్రం న్యూస్లు చూపిస్తారు కానీ ఈ చెత్త వల్ల ప్రజలు ఎంత ఇబ్బంది పడుతున్నారు దీన్ని నివారించడం ఎలాగ మొత్తం పరిసరాలు అన్నీ శుభ్రంగా ఉంటున్నాయా లేదా ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకుంటుంది ఇలాంటివి మాత్రం ఎవరు పట్టించుకోవట్లేదు